నా ఉద్దేశంలో కులమనేది ఉండొద్దు ఇండియా ఒకటే ఉండాలి మనమందరం ఇండియన్స్ కులం రిజర్వేషన్ క్యాటగిరీస్ మొత్తానికే తీసేస్తే కులాంతర వివాహాలు అనేవే ఉండవు కులాల కోసం బయట కొట్టుకోవడాలు చంపుకోవడాలు కులమనే ఆ ఒక్కటి లేకపోతే అందరం ఇండియన్స్గా ఒకటిగా ఉండొచ్చని నా ఉద్దేశం